నమస్తే సార్ నా పేరూ కిరణ్ అండి మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాము మాకు ఇట్లాగా కొన్ని ఐటమ్స్ కావాలండి మంచం కిటికీ ఈ మంచం ఒకటి సోఫా తర్వాతా డైనింగ్ టేబులు కుర్చీలు దివాన్ కాట్ అవి కావాలి సార్ ఓకే ఓకే సార్ ఓకే కొద్దిగా రేట్ అది డిస్కౌంట్లో వస్తయా సార్ డిస్కౌంట్లో ఏమన్నా ఓకే ఓకే సార్ ఓకే అండి మాకీ డెలివరీ కూడా ఉందా సార్ హోమ్ డెలివరీ కొద్దిగా ప్యాకింగ్ అయి నీట్గా చేస్తారా సార్ కొద్దిగా డ్యామేజ్ అయి అవకుండా

ఓకే సార్ కొద్దిగా అయి డ్యామేజ్ అయి లేకోకుండా జాగ్రత్త ప్యాకింగ్ చేసేస్తారు కదా ఓకే ఓకే అండి సుమారుగా ఎంతవుతుంది సార్ అదనూ ప్యా ఓకే అండి ఓకే సార్ ఓకే అండి సరే ఓకే సార్ మాకు కొద్దిగా అయితే డెలివరీ అయితే ఉంది కదా సార్ కొద్దిగా డ్యామేజ్ అయి లేకుండా జాగ్రత్తగా ప్యాకింగ్ అయి చేసి ఓకే ఓకే ఓకే సార్ అయితే నేన్ కాల్ చేస్తాను సార్ ఇంకేమన్నా కావాలంటే ఓకే ఓకే